నాకు ఇష్టమైన సినిమా బాహుబలి ఇది రెండు పార్ట్స్ ఉన్నాయి బాహుబలి వన్ బాహుబలి టూ బాహుబలి సినిమాలో హీరో హీరోయిన్ ఎలా ప్రేమించుకుంటున్నారో తెలుపుతారు అంతేకాకుండా బాహుబలి హీరో రాజుగా ఎలా ఉన్నాడు తన కర్తవ్యాలను ఎలా నిర్వర్తించాడు యుద్ధాలు వచ్చినప్పుడు తన తెలివితో ఎలా యుద్ధాలను ఎదుర్కున్నాడో తెలుపుతారు యుద్ధనీతి యుద్ద కథా యుద్ధ ప్రాతిపత్యం అన్నీ కూడా ఈ కథలో చూపిస్తారు యుద్ధంలో ఎలాంటి ఆయుధాలను వాడుతారు ఎలాంటి ఎలాంటి సైనిక బలం ఉంటుంది యుద్ధానికి కావాల్సినవి ఏంటి అనేవి ఈ సినిమాలో చూపిస్తారు ముఖ్యంగా యుద్ధంలో ఎలాంటి విజయాలను పొందాలో ఎలాంటి అపజయాలను పొందాలో ఎలాంటి వారు ఉంటారో అన్నీ కూడా ఈ సినిమాలో తెలుపుతారు డైరెక్టర్ ఈ సినిమాని చూసిన తర్వాత నాకు యుద్ధం మీద ఉన్న ప్రేమ ఇంకా పెరిగింది